చారిత్ర పొడవునా కొన్ని వివిధ మతాలు సమూహాలు పరస్పరంగా చాలా వ్యవహారాలు కూడా జరిగాయి అయితే వాటిలో క్రైస్తవులు సిక్కులు మరియు ముస్లిమ్స్లు హిందువులు ఇలా చాలా మంది ఉన్నారు వాళ్ళు చాలా విధమైన పండుగలు కూడా జరుపుకుంటారు వాళ్ళు ఎటువంటి పండుగలు జరుపుకుంటారు అంటే రంజాను ముస్లిమ్స్ వారు జరుపుకుంటారు అయితే రంజాన్ జరుపుకునేటప్పుడు వాళ్ళు హాలీము అలాంటివి తయారు చేసుకుంటూ వాళ్ళు పక్కన ఉన్న హిందువులకు కూడా పెడుతూ ఉంటారు ఇలా సమూహాలుగా కలుసుకుంటూ ఉంటారు పరస్పరం అలాగే హిందువు యొక్క పండుగ అయిన వినాయక చవితికి కూడా ముస్లిమ్స్ వాళ్ళు అందరూ వచ్చి అందరూ జరుపుకుంటూ ఉంటారు ఇలాగా ఈ పండుగను అందరు అన్నదమ్ముల భావన తోటి జరుపుకుంటూ ఉంటారు అలాగే క్రిస్మస్ మన క్రిస్ క్రిస్మస్ కూడా బాగానే జరుపుకుంటారు ఇది క్రిస్టియన్స్ జరుపుకునే పండుగ కానీ దీన్ని అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఇలా అందరూ కలిసి అన్ని పండుగలు జరుపుకుంటూ ఉంటారు